ఆంధ్రప్రదేశ్లోని పర్యటించదగ్గ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి మీరు బీచ్కు నేను విశాఖపట్టణంలో పుట్టడం వల్ల నేను బీచ్కి వెళ్ళినప్పుడు అయితే బీచ్లో ఎంజాయ్ చేస్తాం నిజంగా అది ఒక గొప్ప క్రీడ కైలాసగిరి వెళ్ళేటప్పుడు ట్రక్కింగ్ కానీ కొండ ఎక్కేటప్పుడు కానీ లేదంటే సింహాచలం మన చుట్టూ కొండ ప్రదేశం గిరి ప్రదిక్షణలు చేసేటప్పుడు కానీ ఇవన్నీ నిజంగా చూసుకుంటే మన నిత్య లైఫ్లో అన్ని ఎంజాయ్మెంట్ చేసుకునే పరికరాలు ఎన్నో ఉన్నాయి వినోదభరితంగా చెయ్యచ్చు ఫ్రెండ్స్ అందరితో ఉంటే ఏం స్పోర్ట్స్ ఆడుతున్న ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి నిజంగా అడ్వెంచర్స్ స్పోర్ట్స్ చాలా బాగుంటాయి